నా స్నేహితుడు తన ఇంటి వద్ద ఒక పూల తోటను నాటడానికి నేను సహాయపడ్డాను అప్పుడు నా స్నేహితుడు నన్ను అడుగగా ముందర దాని చుట్టూ ఒక కంచెను ఏర్పరచమన్నాను అక్కడ నల్ల మట్టిని త్రోలించి దానిని కొంచెం నీటితో తడిపి నానబెట్టమన్నాను తర్వాత వివిధ రకాల మొక్కలు తెచ్చి వాటిలో నాటాడు వాటికి సారంగా ఉండడం కోసం పంట పొలాలలో మట్టిని తీసుకురమ్మని చెప్పాను అందులో మొక్కలు నాటడం ద్వారా మొక్కలు ఎంతో పెద్దగా పెరిగి వాటికి ఎన్నో కాయలు పువ్వులు పూస్తాయని చెప్పాను